శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ప్రభావంతమైన స్వయం సేవక సంఘాలు లేక సామాజిక వ్యవస్థలు చాలా ఉన్నాయి అవి ఏమిటంటే వృద్ధాశ్రమాలు పిల్లల సంరక్షణ భద్రత గృహాలు దగ్గరలో ఉన్నాయి అయితే ఇక్కడ నివసించువారు స్వచ్ఛంద సంస్థలు సామాజిక వ్యవస్థల కారణాల ప్రభావం లలితా చారిటబుల్ ట్రస్ట్ అక్షయపాత్ర ఫౌండేషన్ వీళ్లు ఈ ఈ హీదాయత్ ఫౌండేషన్ వంటివి ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి